ఈ రోజుల్లో తెలుగు అన్నది చాలా ఇంపార్టెంట్ మన మాతృభాష ప్రతీ స్కూల్లో ఆ లాంగ్వేజ్ని పిల్లలకి భోదిస్తారు మన మాతృభాషతో పాటు అన్నీ లాంగ్వేజెస్ ఇంపార్టెంట్ ఈ జెన్రేషన్లో పిల్లలకి తెలుగు రావడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన మాతృభాష మనం మాట్లాడడానికి సిగ్గుపడవద్దు స్కూళ్ళల్లో లాంగ్వేజ్ని ఎంకరేజ్ చెయ్యడంతో పాటు పిల్లలకి ఇంట్రెస్టింగా భోధించాలి దానివల్ల వాళ్ళల్లో నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది మాట్లాడ్డానికి సిగ్గుపడకుండా రాయడానికి చదవడానికి అన్నీట్లో ముందుండేలా ఇంట్రెస్టింగా భోదించాలి తెలుగు అన్నది మన మాతృభాష దాన్ని మనం తప్పకుండా నేర్చుకోవాలి దానివల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి